మేము మా స్నేహితుల్తో పిక్నిక్కు వెళ్ళడం జరుగుతుంది అనేక రకాలైనటువంటి విహార యాత్ర కూడా వెళ్ళడం జరుగుతుంది అక్కడక్కడ మేము చెన్నై ప్రాంతం నందు బీచుకి గాను అటువంటి ప్రాంతానికి కుటుంబంతో స్నేహల్తో స్నేహితులతో మేము అక్కడికి వెళ్ళడము జరుగుతుంది ఖాళీ సమయంలో మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఈ విధంగా ముందుగానే సమ్మర్ లొకేషన్లో ప్లాన్ చేసుకొనేసి స్నేహుల్ స్నేహితుల్తో అందరు కలిసి మేము అక్కడక్కడికి వెళ్ళడం జరుగుతుంది ఈ విధముగా ఖాళీ సమయంలో బీచ్కు గాను విహారయాత్రకు గాను వెళ్ళడం జరుగుతుంది ఊటీ కొడైకెనాల్ అటువంటి ప్రాంతానికి వెళ్తూ పిక్ స్నేహితులతో మేము వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళము ఇటువంటి సమయంలంటే ముందుగానే మేము ఒక ప్లానింగ్తోనే మేము ఫ్రెండ్సు స్నేహితులతో ప్లాన్ చేసుకొనేసి ముందుగా ఒక వాహనం కాని ఏదైనా మాట్లాడుకొనేసి అనేక రకాలైనటువంటి విహార యాత్రలకు వినోద యాత్రలకు అక్కడక్కడ వెళ్తూ కొన్ని ముఖ్యమైన నా టెంపుల్సు ఇటువంటిగా కూడా మేము చూసి ఆహ్లాదకరం వచ్ ఆహ్లాదించడము జరుగుతుంది ఈ విధముగా మేము పార్కు నందు వెళ్ళడము పార్క్లో చాలా రకాలైనటువంటి ఇగ పరిగరాలతో అక్కడ మేము చూసి ఆ యొక్క బీచ్లందు ఎంజాయ్మెంట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మేము ఎంజాయ్ చేస్తూ మా యొక్క ఫ్రెండ్స్తోను ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటాము ఈ విధంగా ముందుగానే మేము సన్నిహితులతో కలిసి మెలిసి వాతవరణంలో క కొన్ని ఆహ్లాదకరమైన వాతవరణంకెళ్ళి అక్కడ కావాల్సినటువంటి సమయానికి అనుగులముగా మేము బీచ్కు వెళ్ళడము అక్కడ స్విమ్మింగ్ పూల్ చేయడము తల స్నానం చేయడము వంటియి కూడా మేము ఆ యొక్క బీచ్నందు ఎంజాయ్మెంట్ చేసి ఎంజాయ్మెంట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మేము ఎంజాయ్మెంట్ చేసి ఎక్కువగా సమ్మర్ లొకేషన్లో మేము సమ్మర్ లొకేషన్లో మేము బీచ్కు వెళ్ళడము జరుగుతుంది సమ్మర్లో అక్కడ వాతవరణము చాలా ఆహ్లాదకరంగాను ప్రశాంతంగాను ఉంటుంది ఈ విధంగా మేము చూసి అక్కడక్కడ మేము ఆ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంకి వెళ్ళి చూసి అనేక రకాలంటి ప్రదేశాలను సందర్శించి మేము రావడం కూడా జరుగుతుంది ఈ విధముగా సమ్మర్లోనే ఎక్కువగా వెళ్ళే వాళ్ళు ఎందుకంటే సమ్మర్ ప్రా సమ్మర్లో వచ్చి చాలా వాతావరణం అనేది ఆ వ్యక్తికి అనుకూలంగా ఉంటుంది ఈ విధంగా మేము అనేక రకాలైనటువంటి పిక్నిక్లు సందర్శించి మేము చూసి ఆనందించి కుటుంబంతో స్నేహితులతో కలిసి మెలిసి మేము రావడం కూడా జరుగుతుంది ఈ విధంగా మేము ఒక సన్నిహిత భావంతో కాని అంకిత భావంతో కాని మెలిగి మేము పిక్నిక్లకు వెళ్ళి అక్కడ వాతవరణాన్ని ఎంజాయ్ చేస్తూ రావడం కూడా జరుగుతుంది